ఆ కాలం నాడు మేమెంత మంచిగా ఆడోళ్ళం కూడుందుము మా అక్క చెల్లెండ్రు కానీ అన్నదమ్ములం కానీ మా ఇంట్లో మా నాన్న మా అవ్వకు ఇరవై మందిమి పుట్టినం కానీ మాకు ఒకరి ఇంటి లొల్లెరకలే లోకం ఎరకలే మంచిగూడుందుం మేము ఆడోళ్ళము అందరం మంచిగా ఉండి ఏం చేద్దాం కదా చిరగోని ఆడుకుందుము ఇది తొక్కుడు బిల్ల ఆడుకుందుము మంచిగూడుందుము ఇప్పుడు ఈ కాలమోళ్ళకు ఈ సినిమాలు చేయబట్టి ఈ ఫోన్లు చేయబట్టి ఇవంతా ఆగమాగం ఒకలికొకలు మాటలుండయి ఏముండయి నీకు పగ నాకు పగ అన్నట్టుంటుంది కానీ మా అంత మంచిగా ఎవరూ లేరు మా అండ్రా నా తోడట్టుగా ఇంకా పదిమందిమున్నాం మేము మా వయసోళ్లం ఉన్నాం కానీ ఇప్పటికైనా మేము ఒకరికొకరరం అలుగుకుంటాం మంచిగా మాట్లాడుకుంటాం మేము మాట్లాడుకుంటే వెనకటి దోస్తులు చూడనిప్పటోళ్లు మమ్మల్ని చూసి నవ్వుతారు నవ్వుతారు కానీ వాళ్ళు మా అంత తెలివి కాదు వాళ్ళుకు తెలివి తక్కువ ఉండి సెల్ ఫోన్లు ఎక్కువయ్యి ఈ సినిమాలు చూసి ఇవన్నీ చూసి వాళ్ళు ఇట్లాంటిగా ఆవుతున్నారు మేమే మంచిగున్నాం అప్పుడు మా అమ్మకి పదిమంది పుట్టిన కానీ మాకు ఇంకా పుట్టాలని మా అమ్మకనిపించ్చేది మాకనిపించ్చేది మేము అంత కుటుంబం గళ్లోళ్ళం ఇప్పుడు ఒకలిద్దరు పుట్టగానే అదేందో ఇదేందో అనన్నీ అనుకుంటున్నారు అనుకుంటే ఇక మేము గిట్లా అయితే ఉంటాన్నాం మంచిగానే ఉంటాం ఇప్పటికీ ఈ కాలమైతే మంచిగా లేదు ఈ సెల్ ఫోన్ల కాలమును ఈ సినిమాల కాలం మంచిగా లేదు మా కాలం తీరు లేదు ఇప్పుడు మేము గిట్ల అనుకుంటాన్నాం ఇక మీరేమనుకుంటున్నారో కాని మాకు తెలుస్తలేదు ఈ సెల్ ఫోన్ చేయబట్టి చాలా మంది ఆగమాగం అవుతున్నారు